ఇప్పుడు మనం వాడే మొబైల్ ఫోన్లలో కెమెరాలు ఉంటాయి అవి చాలా అధునాతనమైనవి మొబైల్ ఫోన్లలోని కెమెరాలు

షేర్ చేయగలం దీనివల్ల ఫోటోగ్రఫీ చాలా సులభతరం అయ్యింది కొత్త మొబైల్ ఫోన్లలో ఉన్నత స్థాయి కెమెరాలు ఉన్నాయి అవి వృత్తిపరమైన ఫోటోగ్రఫీని దగ్గరగా ఉంటాయి వీటిని వీటిలో మాన్యువల్ సెట్టింగ్స్ నెట్ మోడ్ వంటి పిక్చర్స్ ఉంటాయి ఇవి ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నేను మొబైల్ ఫోటోలు తీసినప్పుడు నేను ఎక్కువగా నా ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తాను కొన్నిసార్లు కంప్యూటర్లో కూడా ఎడిటింగ్ చేస్తాను నేను ఎడిటింగ్ యాప్ వాడుతాను అవి ఫోటోలను మరింత అందంగా సహాయ మార్చడానికి సహాయం చేస్తాయి బ్యాకప్ యాప్స్ వాడడం చాలా ముఖ్యం నేను గూగుల్ ఫోటోస్ వాడుతాను అది నా ఫోటోలను ఆటోమేటిక్గా బ్యాకప్ చేస్తుంది అలాగే నేను కొన్ని ఫోటోలను క్లౌడ్ స్టోరేజ్లో కూడా సేవ్ చేస్తాను ఇది నా ఫోటోలను సురక్షితంగా ఉంచుతుంది కాలక్రమేణ ఫోటోగ్రఫీలో వచ్చిన మార్పులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ప్రతి కొత్త టెక్నాలజీతో ఫోటోగ్రఫీ మరింత సులభతరం మరియు మెరుగ్గా మారింది మొబైల్ ఫోన్లలోని కెమెరాలు ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నాయి మరియు అవి మన జీవితాల్లో పెద్ద పాత్ర పోషిస్తాయి